మేము చాలా చోట్లకి బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది మేము ఉన్న దగ్గర నుంచి మేబీ మండల్కి వెళ్ళడానికి కానీ మా గ్రూప్కి సంబంధించి బ్యాంకుకి వెళ్ళడం కానీ వెళ్ళడానికి చాలా వరకి బస్ని మేము యూజ్ చేసుకోవటం జరుగుతుంది అండ్ డ్రైవర్ సీట్ దగ్గర సామాన్లు పెట్టుకునే ప్లేస్లో కిటికీలలో ఇంకా డీజిల్ పైన నిజంగానే బస్సు నడుస్తుంది మేమైతే చాలా చోట్లకి బస్సులో ప్రయాణం చేయడం జరిగింది చాలా దూరం వరకి ఇప్పుడైతే ఇంకా స్పెషల్గా ఫ్రీ టికెట్ వల్ల ఇంకా చాలా వరకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా బస్సులో ప్రయాణం చేయడం అనేది చాలా కంఫర్టబుల్గా కూడా మేము ఫీల్ అవుతు ఉన్నాము చాలా విలేజెస్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బస్సులో ప్రయాణం చేయడం అంటే అండ్ మాకైతే సిటీకి వచ్చేసరికి అయితే చాలా బస్సులు అండ్ అప్ అండ్ డౌన్ తిరుగుతు ఉంటాయి కాబట్టి ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రయాణం అనేది ఈజీగా జరిగిపోతుంది అండ్ ప్రయాణం చేసేటప్పుడు బస్ అయితే మాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఆటోలలో ఇంకా బైక్లలో చాలా భయం భయంగాప్రయాణం చేయాల్సి ఉంటుంది ఇంకో బస్సు అంటే మాత్రం చాలా కంఫర్ట్గా సేఫ్ జర్నీ అని ఫీల్ అవుతు ఉంటాము ఎక్కడికైనా హ్యాపీగా జర్నీ చేసుకోవడానికి బస్సు చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా ప్రయాణాలు చేసి ఉన్నాము